నమస్తే అండీ ట్రావెల్ ఏజెంటేనా అండి మేము ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్లేస్లు చూడడానికి వస్తున్నాము ఫ్యామిలీ వెకేషన్కి అవునండి ఒక త్రీ ఫోర్ డేస్ అండి అవునండి అంటే ఇంక అక్కడ చూడడానికి ఏమన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటే వన్ వీక్ అయినా ఉంటామండి ఓకే అండి ఓకే అండి చెప్పండి

ఓకే అండి ఓకే అండి అక్కడ ఇంకేమైనా టెంపుల్స్ ఏమైనా ఉన్నాయా అండి ఆ సరే అండి ఓకే అండి

ఓకే అండి ఇవన్నీ చూడడానికి మనకి ఎన్ని డేస్ పడు

ఓకే అండి ఓకే అండి ఓకే అండి మాది ఫుడ్డు రూమ్స్ అన్ని మీరే చూస్తారా అండి

ఆ సరే అండి త్యాంక్ యూ అండి